హలో అవునండి చెప్పండి ఏం కావాలి ఓకే అండి మా దగ్గర చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా బ్లాక్ ఫారెస్ట్ రెడ్ వెల్వెట్ పైనాపిల్ బటర్స్కాచ్ ఉన్నాయండి ప్రైజస్ వచ్చేసి చెప్తాండి చాక్లెట్ ఇంకా బటర్స్కాచ్ చాక్లెట్కి ఏమో త్రీ హండ్రెడ్ హాఫ్ కేజీ అండి వన్ కేజీ సిక్స్ హండ్రెడ్ ఇంకా డార్క్ ఫారెస్ట్ కూడా సేమ్ అంతే ఉంటుంది ఇంకొకటి రెడ్ వెల్వెట్ ఏమో త్రీ ఫిఫ్టీ అండి హాఫ్ కేజీ త్రీ ఫిఫ్టీ వన్ కేజీ సిక్స్ ఫిఫ్టీ వస్తుంది చేస్తామండి ఏ థీమ్ కావాలి చెప్పరా ఓకేనండి మీకు ఎంత కావాలోంటే మేమంతాలో చేసిస్తానండి మీ చేస్తామండి థర్టీన్ హండ్రెడ్ ఇంకా ఛార్జెస్ పడుతాయండి మీరు ఎప్పుడు తీసుకుంటారండి కేక్ ఎప్పుడుకల్లా కావాలి అంటే మాకు కొంచెం టైం పడుతుంది ఫైవ్ థర్టీగా ఓకే అండి ట్రై చేస్తాం మేమైతే సిక్స్లోపయితే చేసిస్తాం మీకేమన్నా అంటే లైక్ కస్టమైజేషన్ ఏమన్నా కావాలా లైక్ కలర్స్ లాగా అలా ఈ కలర్ ఉండాలి ఇలా ఉండాలని రెడ్ వెల్వెట్ ఓకే ఇంకా పాప నేమ్ ఏంటండి నేమ్ రాస్తాను పాప నేమ్ చెప్పరా అంటే బర్త్డే కదా పాపది ఓకే అండి మీరు వచ్చి తీసుకుంటారడి లేకపోతే డెలివరీ చేయాలా ఓకే అండి మీరు ఆన్ పేమెంట్ ఓకే అండి పేమెంట్ వచ్చాక చేస్తారండి అంటే ఆన్ ఆన్ టైం పేమెంట్ ఓకే అండి